గుడ్ మార్నింగ్ అండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను మీకు సింగిల్ రూమ్ కావాలా డబల్ రూమ్ కావాలండి ఓకే అండి ఎప్పట్లోకి కావాలండి డేటు మీరు ఎన్ని రోజులు ఉంటారండి ఓకే అండి ఆ రోజున రూమ్స్ ఖాళీగా ఉన్నాయండి మీరు చెయొచ్చండి రిజర్వేషన్ చెయాలండి మీకు ఓకే అండి వన్ డేకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఓకే అండి థ్యాంక్స్ అండి